నూట ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఒక లక్షా రెండు వేల నలభై ఐదు లక్షల నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు